మన గ్రామీణ ప్రాంతంలో రైతులు పాపం సడన్గా వచ్చే వాతావరణ మార్పులు వల్ల చాలా సమస్యలని ఎదుర్కొంటున్నారు అండి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుని పంటలు వేస్తారు అండి ఈలోపు పంట చేతికి వచ్చే టైంకి ఈ వర్షాలు అకాలవర్షాలు వరదల వల్ల పంట మొత్తం నీటి పాలు అయిపోతుంది దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే విత్తనాలల్లో కూడా మోసం జరగటం వల్ల కొంతమంది రైతులు సమస్యలను ఎదురుకుంటున్నారు అలాగే వర్షం వచ్చే టైంకి కోతలు అయిపోయి ను వాళ్ళు మంచిగా రాబడిని దిగుబడిని పొందేలాగా వాళ్ళకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమన్నా సాంకేతిక సహాయం అందించి చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు ఆర్థికంగానూ చాలా బాగా ఉంటారండి అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి పంట రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది అండి రైతు లేనిదే మనం లేము అలాంటి రైతులకి అంతా మంచి జరగాలి అండి ముఖ్యంగా పంట చేతికి వచ్చేసరికి ఈ వర్షాల వల్ల పంట నీటి పాలు అవుతుంటే ఎంతోమంది ఆర్థిక సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ప్రభుత్వం చాలా శిక్షణ తరగతులని తీసుకుని రా రైతులకి సహాయం చేయాలండి సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పంటలు ప పంటలు పండించాలి రైతులు ఎలాంటి పంటల వల్ల లాభం చేకూరుతారు ఎలాంటి పంటలు పండటం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకుంటారు అనే విషయాల మీద మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి శిక్షణ ఇచ్చి చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటే చాలా బాగుంటుంది అండి